మేము వ్యవసాయం చేసుకోగా మొట్టమయాలు మొలకలు కాంగానే వస్తాడు ఆయన సారు వచ్చి చూస్తాడు అమ్మ మూడు రోజులకి నీళ్ళు వెయ్యి అంటాడు నీళ్ళు వేస్తాం నీళ్ళు వేసినాక మళ్ళీ పది రోజులకి నీళ్ళు వెయ్యి అంటాడు నీళ్ళు వేస్తాం ఇక మొలక పచ్చబడంగానే ఒడ్డు పంట అంతా సాగు చేసుకుంటూ మంచిగా తవ్వుకుంటూ అక్కడ ఇన్ని ఇక్కడ ఇన్ని కూరగాయల చెట్టు పెట్టుకుంటాం సొరకాయ బీరకాయ వంకాయ టమాటా పెట్టుకుని ఈ మందు వేసినా పొలానికి ఇంతింత ఉంచి ఆ చెట్టుకి వేసుకుంటాం కూరగాయలు పండించుకుంటాం ఒకరి ఇంటికి పోకుండా ఇక పొలం చుట్టూరా తిరుగుకుంటూ ఉంటాం మాకు ఏమి పని ఇంటి కాడ ఇంటికాడ చేసేది ఏముండదని ఆడ్నే ఉంటాం ఎవరైనా పొలం ఎట్లున్నది అని అడిగితే ఇట్లున్నదంటే ఎర్ర పడింది ఎర్ర పడింది మందు కొట్టాల అనే వాళ్ళే కాస్త మందు తెస్తాం కొడతాం